మా కాకినాడ జిల్లాలో చాలా పండుగలు అయితే జరుపుకుంటారు ప్రతి పండుగను కూడా అందరూ అందరూ కలిసికట్టుగా ఉండి జరుపుకుంటారు అది సంక్రాంతి అవ్వచ్చు క్రిస్మస్ అవ్వచ్చు అవ్వచ్చు లేదా రంజాన్ అవ్వచ్చు ప్రతి పండగను కూడా జరుపుకుంటారు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మొదటిగా చూసుకుంటే మా ఊర్లో సంక్రాంతి పండుగను ప్ర చాలా ప్రాముఖ్యం ప్రాముఖ్యత ఉంటుంది సంక్రాంతి దసరా ఇటువంటి క్రిస్మస్ ఇట్లాంటి రంజాన్ ఇట్లాంటి పండగలు అన్నీ కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తారు సంక్రాంతి పండుగలో మూడు రోజులు మకర సంక్రాంతి సంక్రాంతి కనుమ ఈ మూడు రోలు కూడా మా ఊరు ప్రజలందరూ కూడా గుళ్ళు గోపురాలకి వెళ్ళి అక్కడ కుటుంబాలతో కలిసి బంధువుల మిత్రులందరిని పిలుచుకున్న వాళ్ళ ఇంటిలో పిండి వంటలు వండుకొని వారందరూ కలిసి ఆనందిస్తారు అలానే ఆ మూడు రోజులు గుళ్ళు బయట జాతర్లు జరుగుతాయి ఆ జాతరలో కూడా ఎంతోమంది నాత్యాలు చేస్తారు అలానే వేషధారణలు వేసుకుని వచ్చి వారు నాటకాలు వేస్తారు అలానే బుర్రకథలు ఇట్లాంటివన్నీ కూడా చెప్తారు మూడు రోజులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కళకళలాడుతూ ఉంటారు చాలా ఆసక్తికరంగా చూస్తారు వై ఆ ఊరు వాళ్ళు కాకుండా మా పక్కూరు వాళ్ళు వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు ఈ జాతరలు చూడ్డానికి అలానే మాకు దసరా కూడా అలానే జరుపుకుంటారు దసరా ఇట్లా చాలా పండుగలు అయితే జరుపుకుంటారు కొంటారు అలాగే క్రిస్మస్ కూడా మేము బాగా జరుపుకుంటాము క్రిస్మస్ పండుగ వస్తుందనిపించుకుని ముందు రోజులే వీరందరూ కూడా నైటు కేరళ సర్వీస్ అని ఇలా చాలా చేస్తారు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు అలానే క్రిస్మస్ రోజు నైట్ ప్రార్థన చేస్తారు పాటలు పాడుతారు అలానే ఛ చిన్న చిన్న పిల్లలు ఢ డాన్సెస్ చేస్తారు క్రిస్టియన్ సాంగ్సు పెట్టి డాన్సెస్ చేస్తారు ఆ పండుగలు అయితే చాలా బాగుంటాయి అలానే రంజాన్ నమోజ్ చేస్తూ నమాజ్ చేస్తారు వాళ్ళు బిర్యానిస్ ఇలాంటివన్నీ వండుకొని వాళ్ళు కుటుంబాలు అందరితోని కలిసి ఉం ఎంజాయ్ చేస్తారు ఆనందిస్తారు ఇంకా అలా చాలా వినాయక చవితి ఇట్లాంటి పండుగలన్నీ కూడా స చాలా సంప్రదాయంగా జరుపుకుంటారు ముఖ్యమైన పండుగలు అయితే చాలా ఉన్నాయి ఇవైతే ప్రాముఖ్యమైన పండుగలు